సార్ నమస్కారం అండి అదే మాకు మేము ఇక్కడ దగ్గరలో ఉన్న తిరుపతికి వెళదాము అనేసి అనుకుంటున్నాము ఎంత అవుతుంది మీ ట్యాక్సీ అది ఖర్చు ఎంత అవుతుందో చెబితే దాన్నిబట్టి మాట్లాడదాము అనేసి చిన్న చిన్న ట్యాక్సీ అయితే ఒకవేళ పెద్ద ట్యాక్సీ అయితే ఎంత అవుతుంది అండి లేదు కుటుంబం అంతా కలిసే వెళ్ళడానికి కారు అది మేము అయితే ఒక ఐదుగురు ఉంటాము లేదా నలుగురు ఉంటాము నలుగురు కరెక్టు ఓకే అదే ఐదుగురికి ఆరుగురికి అయితే ఎంత పడుతుంది ఆ ట్యాక్సీ ధర ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్